నేనైతే ఇలాగా రాజమండ్రి రివర్ వెళ్ళడానికి అయితే అయితే నేను కాకినాడ నుంచి టాక్సీ ను అయితే నేను బుక్ చేసుకోవడం జరిగిందండి నేను నిన్న నైట్ ఎర్లీ మార్నింగ్ ఏ బయలుదేరి వెళ్దాం అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడే ఉంటారని చెప్పి కలుసుకుంటామని చెప్పి నేనైతే టాక్సి ని అయితే బుక్ చేసుకోవడం జరిగిందండి నైట్ టైము మిడ్ నైట్ నేను బుక్ చేసుకోవడం జరిగింది ఎర్లీ మార్నింగ్ కి సో నేను ఫైవ్ థర్టీ కి నేను ఇకనుంచైతే టాక్సి ని బుక్ చేసుకున్నాను నేను ఫైవ్ నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాను నేను ఫస్ట్ టైమ్ కాల్ చేస్తే డ్రైవరు ఆన్దివే అన్నారు సో నేను ఫైవ్ ఫిఫ్టీన్ ఆ టైంకి కాల్ చేస్తే బయలుదేల్తున్నాము ఇప్పుడే వచ్చాము కార్ తీసుకొని బయలుదేల్తామని చెప్పి వాలైతే చెప్పడం జరిగిందండి ఆ సరే కదా అని చెప్పి నేను ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేశాను ఫైవ్ థర్టీ క్రాస్ అయిపోయింది టైము అలాగే దగ్గర దగ్గరగా సిక్స్ కూడా అయిపోయింది సిక్స్ కూడా అయిపోవడం వల్ల ఇంకేంటంటే నేను గమ్మున అక్కడికి వెళ్లాలి వాళ్ళందరూ అక్కడ కలుసుకొని రివర్ బే దగ్గర కలుసుకుని వాళ్ళ అక్కడ అలాగా బైక్ మీద అయితే వెళ్ళిపోడానికైతే ప్లాన్ చేసుకున్నారు మా ఫ్రెండ్స్ అందరూని సో నేను రాకపోవడంతో ఏంటంటే వాళ్ళయితే చాలా సేపు ఆగారు నాకు లేట్ అయిపోవడం వల్ల ఏంటంటే ఇంక వాళ్ళు నన్ను వదిలేసి వెళ్లిపోవడం జరిగింది సో నేను డ్రైవర్ కారణంగా అయితే నేను ఈ ట్రిప్ ని క్యాన్సిల్ అయితే చేసుకోవడం జరుగుతుంది అండి డ్రైవర్ కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు కనీసం పోనీ ఆయనకు కుదరకపోతే వేరే వాళ్ళని ఎవరినైనా నేను బుక్ చేసుకుందును కానీ ఆయన కనీసము కాల్ కూడా లిఫ్ట్ చేసి నాకు ఇలా అలాగా అని ఏమీ రెస్పాన్స్ కూడా ఇవ్వలేదండి నేను నేను దీనైతే క్యాన్సిల్ చేసుకుని నా అమౌంట్ ని నేను వెనక్కి రిటర్ను అడుగుతున్నానండి ఈ క్యాబ్ మూలంగా నేనైతే నా ఈ విహారయాత్రనైతే నేను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది సో నా అమౌంట్ అనేది వెనక్కి మీరు ఇచ్చేయాలని కోరుకుంటున్నాను